పుస్తకం చదివాను అండి నా అందులో ఉన్న సన్నివేశాలు అందులో ఉన్న కొన్ని కథలను చూసి నాకు చాలా బాధ అనిపించింది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సమయంలో కానీ ఒక సన్నివేశంలో కానీ ఆ యొక్క పుస్తకంలో ఉన్న విషయాలను చూసి నాకు చాలా బాధ అనిపించింది ఆ పుస్తకంలో ఉన్న విశేష విషయాలను చూసి నాకు గతంలో జరిగిన విషయాలను నాకు గుర్తు తెచ్చి మరీ నన్ను బాధించేసే బాధించేలాగ అలా చాలా రోజులు వెంటాడింది